యోగా సమయంలో శ్వాసక్రియకు అనుకూలమైన స్పాండెక్స్ లేదా నైలాన్ వంటి తేమ తేమను పీల్చుకునే బట్టలతో తయారు చేసిన దుస్తులను ధరించాలి ఇది సాగతీయడం మరియు భంగిమలు వేసినప్పుడు సులభంగా కదలడానికి వీలు కల్పిస్తుంది మరియు ఆదర్శంగా ట్యాంక్ టాప్ లేదా వదులుగా ఉండే చొక్కాతో జత చేసి లెగ్గింగ్స్ లేదా యోగా ప్యాంట్ వంటి వస్తువులను కలిగి ఉండాలి చెమట చెమటను పట్టుకునే మితిని బా బ్యాగి దుస్తులు లేదా పత్తిని నివారించడం